మేము తిరుపతి ట్రిప్కి ఫ్యామిలీ టూరు వెళ్ళడానికి మాకు కారు కావాలండి ఎక్కడ నుంచి అంటే తెలంగాణలో జనగాంలోని పాలకుర్తి నుండి తిరుపతికి వెళ్ళాలి మేము ఐదుగురు అలాగే మమ్మల్ని తీసుకు వెళాల్సిన తేదీ వచ్చి ట్వంటీ ఫైవ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మమ్మల్ని తీసుకు వెళ్ళాలి మా ఐదుగురిని మా ఐదుగురికి సరిపడే పెద్ద కార్ ఒకటి అందులో తీసుకు వెళ్ళాలి మంచి డ్రైవర్ ఉండాలి అందులో తిరుపతికి తీసుకు వెళ్లి మళ్ళీ మాకు ఇరవై తొమ్మిదవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదున తిరిగి మమ్మల్ని ఇంటికి తీసుకొని రావాలి